నేను బైకింగ్ నేర్చుకోవడానికి మొట్టమొదటి ప్రాథమిక కారణం ఏమిటి అంటే మా ఇంటి యందు మా ఇంటి ప్రక్కనే యందు చాలా మంది వృద్ధులు ఉన్నారు వారిని పెన్షన్కి బ్యాంకుకు తీసుకుపోవడానికి వారి యొక్క కుటుంబ సభ్యులు హెల్ప్ సహకరించకపోతుండేది వారి అందులోనూ ఒక వ్యక్తి నాకు ద్విచక్ర వాహనం నేర్పారు సో నేను ఎప్పుడైతే నేర్చుకున్నానో వారికి హెల్పింగ్గా ఉన్నాను కావున నాకు ఆ విధంగా బైక్ బండిని నేర్చుకోవాలని దృష్టి వచ్చింది అది నన్ను ప్రేరేపించింది నేను గత పది సంవత్సరాల నుంచి ద్విచక్ర వాహనం నడుపుతున్నాను అది చాలా మంచి అనుభూతి ఉంటుంది దానిపై వాస్తవంగా చెప్పాలంటే బైక్తో మంచి ఉంది చెడు ఉంది ఆరోజు మనం సక్రమంగా వెళ్ళి వచ్చాము అంటే అది మంచి రోజు లేదు దేనికైనా గుద్దాము అంటే చెడ్డ రోజు గుద్దిన రోజు మన తప్పు ఉన్నా లేకున్నా ఎదుటివారి తప్పు ఉన్నా నష్టపోయేది మన కుటుంబం నష్టపోతుంది వారి కుటుంబము నష్టపోతుంది కావున ఎప్పుడైతే మీరు ద్విచక్ర వాహనం పైన వెళుతూ ఉంటారో ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని కళ్ళు రోడ్డు పైన పెట్టి జాగ్రత్తగా వెళ్ళాలి బండి నడపడం అతి వేగంగా నడపకూడదు నాకు ఒక దరిద్ర దరిద్ర మిత్రుడు ఉన్నాడు వాడికి బండి లేవదు కానీ లేచినట్టు బిల్డప్ ఇచ్చి కిక్కు కొట్టడానికి ట్రై చేస్తాడు నాలుగు ఐదు కిక్కులు కొట్టినా కూడా బండి వాడికి స్టార్ట్ అవ్వదు వాడి పేరే అక్షిత్ వాడు కొట్టి కొట్టి కొట్టి బండికి దెబ్బ తాకించుకోవడమే తప్ప బండితో వాడైతే బండిని స్టార్ట్ చేసేది లేదు కావున మీరు జాగ్రత్తగా మీరు ఎప్పుడైతే ద్విచక్ర వాహనం నడుపుతున్నారో మీ యొక్క మనసులో మీయొక్క మెదడులో ఒకటి తిరగాలి మీరు వెళుతున్న సమయంలో ఎదుటి వారి తప్పైనా మీ తప్పైనా బాధపడాల్సింది ఆ వారి కుటుంబం మీ కుటుంబమే కావున జాగ్రత్తగా వెళ్ళాలి నెమ్మదిగా వెళ్ళాలి రోడ్డుపైన మరి ఇంకొకటి చెప్పాలి అంటే ఎప్పుడైతే మద్యం తాగి బండి నడపడం మొదలు పెడతారో మీరు బండి స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేసి సెకండ్ గేర్ వేసి వెళ్ళేటప్పుడు హీరోలా ఉంటుంది ఎప్పుడైతే థర్డ్ అండ్ ఫోర్త్ గేర్కి వస్తారో మీలో ఉన్న రా అపరిచితుడు బయటికి వచ్చి మోరిలో పడవచ్చు లేదా లారీకేసి గుద్దవచ్చు లేదా ఆటోకేసి గుద్దవచ్చు మీరే గుద్దవచ్చు ఇప్పుడు మీ కుటుంబమే కదా రోడ్డు పాలు అయ్యేది మీరు దీన్ని మదిలో పెట్టుకుంటారో ఇంకా ఇక్కడ పెట్టుకుంటారో అది మీ ఇష్టం కావున మీరు దయచేసి దాన్ని మదిలో పెట్టుకొని ఉండాలి నాకు ఈ బండి నడిపేటప్పుడు ఎటన్నా లాంగ్ జర్నీ పోవడం చాలా ఇష్టం అవుతుంది నాకు ఒక్కడినే జర్కిన్ వేసుకొని ఉంటే గర్ల్ఫ్రెండ్ ఉంటే వెనక కూర్చోబెట్టుకొని ఆమెకి ఓ జర్కిన్ సూట్ వేసి షూ వేసి నేను ఓ షూ వేసుకొని గ్లోవ్స్ వేసుకొని జాకెట్ వేసుకొని చెరొక బ్యాగ్ వేసుకొని బండి తీసుకొని పేరపెళ్లి నుంచి కాశ్మీర్కి వెళ్ళి రావడం నాకు కల అది ఒక మంచి అనుభూతిని ఇస్తుంది దానివల్ల నా పిల్లతో చాలా మంచిగా మాట్లాడవచ్చు కానీ నాకు పిల్ల లేదు కాబట్టి మీ దగ్గర లిస్టులో ఉంటే నాకు కొంచెం సెట్ చేసి పెట్టండి కావున ఇది చాలా మంచి టాస్క్